గర్వించ విజయం ఏమిటంటే మా ఫ్రెండ్ వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని తీసుకురావడానికి వేరే వాళ్ళని పిలుచుకొని వెళ్ళి వాళ్ళున్న ఏరియా కనుక్కోని అక్కడ వాళ్ళని తీసుకు వెళ్ళి హాస్పిటల్కి జాయిన్ చేపించి ఆ తర్వాత వారింట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళకి ఏ ఇబ్బందులు కలుగకుండా అక్కడే హాస్పిటల్లో ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూడా అప్పుడప్పుడు వెళ్ళి పలకరించి వాళ్ళ అవసరాలు తీర్చడం వాళ్ళకి కొన్ని రోజులు బయటికి రాని సిచువేషన్లో ఉన్నప్పటికీ వాళ్ళ అవసరాలు వాళ్ళ పనులు అన్ని నేనే చేయటం వల్ల వాళ్ళు బాగా చేసినందుకు ఆనందించారు మంచిగా పాజిటివ్ లాగా అనిపించింది